నేను ఈ మధ్యన ఆన్లైన్లో ఓఎల్ఎక్స్లో సెకండ్ హ్యాండ్ సంబంధించిన ఒక మొబైల్ ఫోన్ని తీసుకున్నాను అది దాని రేటు కూడా ఎక్కువే ఎక్కువగానే ఉంది కానీ నాణ్యత అది బాగుంటుంది దాని ఉపయోగాలు అవి బాగుంటాయి అని చెప్పి అది తీసుకున్నాను అది తీసుకుని కేవలం ఒక నెల మాత్రమే అయింది కానీ అది నాకు నన్ను చాలా ఇబ్బంది పెట్టింది ఆ మొబైల్ ఫోన్ ఎందుకంటే దానిలో సిగ్నల్స్ సరిగ్గా ఉండడం లేదు అది కాదు అది సరికాదు కదా వాయిస్ నేను మాట్లాడేటప్పుడు నా వాయిస్ ఎదుటివారికి మాట్లాడే వారికి వినిపించడం లేదు టచ్ సరిగ్గా పని చేయడమే లేదు ఇది ఫైవ్ జి అని చెప్పారు కానీ ఫోర్ జి మాత్రమే ఇది వర్క్ చేస్తుంది అలానే ఇది అస్తమాను హ్యాంగ్ అయిపోతుంది సరిగ్గా పని చేయడం లేదు దీనిని కొని నేను చాలా తప్పు చేశాను ఈ సెకండ్ హ్యాండ్ ఫోన్లు కొనకూడదని నేను అనుకుంటున్నాను ఆన్లైన్లో ఆర్డర్ చేసే ఆన్లైన్లో ఆర్డర్ చేసి చాలా తప్పు చేశాను నేను స్వయంగా కొట్టుకు వెళ్ళీ ఫోన్ విక్రయ కొట్టుకు వెళ్ళీ నేను తీసుకుని ఉండుంటే బాగుండేది నేను ఈ సెకండ్ హ్యాండ్ ప్రోడక్ట్ని తీసుకుని చాలా నష్టపోయాను ఇంకా ఎప్పుడు కూడా ఇలాంటి ప్రోడక్ట్ నేను తీసుకోను